మా ప్రాంతంలోని హాస్పిటల్ మ్యానేజ్మెంట్ గురించి నాకు మంచి మరియు చెడు అభిప్రాయాలు ఉన్నాయి ముందుగా మంచబిప్రాయాల విషయానికి వస్తే వైద్య నాణ్యత మా ప్రాంతంలోని హాస్పిటల్లోని వైద్యులు మరియు నర్సులు చాలా నైపుణ్యం కలిగి ఉన్నారు వారు నాకు మరియు నా కుటుంబ సభ్యులకు మంచి చికిత్సను అందించారు హాస్పిటల్లో సౌకర్యాలు మా ప్రాంతంలోని కొన్ని హాస్పిటల్లో మంచి సౌకర్యాలు ఉన్నాయి వారు శుభ్రమైన మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తారు ధరలు మా ప్రాంతంలోని కొన్ని హాస్పిటళ్లలో ధరలు సరసమైనవి ఇంకా చెడు అభిప్రాయాలు చెప్పాలంటే ప్రవేశం చికిత్స ప్రక్రియ ప్రవేశం మరియు చికిత్స ప్రక్రియ కొన్ని సార్లు సజావుగా ఉండదు వేచి ఉండే సమయం చాలా ఎక్కువగా ఉంటుంది మరియు సిబ్బందికి కొన్ని సార్లు సరైన సమాచారాన్ని అందించరు మార్గ నిర్దేశం మా ప్రాంతంలోని కొన్ని హాస్పిటల్లోని మార్గనిర్దేశం కూడా సరిపడ సిబ్బంది లేరు దీని వలన రోగులు మరియు వారి కుటుంబసభ్యులుకు తప్పు ప్రదేశాలకు వెళ్లడం జరుగుతుంది సిఫార్సులు ప్రవేశం చికిత్సా ప్రక్రియను మెరుగుపరచడానికి హాస్పిటళ్లు కొన్ని చర్యలు తీసుకోవాలి వారు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి మరియు సిబ్బందికి మరింత శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి మార్గనిర్దేశం కోసం హాస్పిటళ్లలో మరింత సిబ్బందిని నియమించాలి ఇది రోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు సరైన ప్రదేశాలకు వెళ్ళడంలో సహాయ పడుతుంది మొత్తం మీద నేను మా ప్రాంతంలోని హాస్పిటళ్ళ గురించి సాధారణంగా సానుకూలంగా భావిస్తున్నాను అయితే ప్రవేశం చికిత్స మరియు ప్రక్రియ మార్గనిర్దేశం వంటి కొన్ని అంశాలని మెరుగు పరచడానికి మరింత చేయవచ్చని నేను నమ్ముతున్నాను